నాకు వాచెస్ అంటే చాలా ఇష్టం వాచెస్ కొనుక్కోవడానికి నేను ఫ్లిప్కార్ట్ని ఓపెన్ చేశాను ఫ్లిప్కార్ట్లో రకరకాల వాచెస్ ఉన్నాయి హ్యాండ్ వాచెస్ అందులో నాకు ఐ ఐ వాచ్ కొనుక్కోవడం బాగా నచ్చింది దాని కాస్ట్ వచ్చేసి ఇరవై వేల రూపాయలు ప్రైస్ కూడా త చాలా తక్కువగా ఉంది డిస్కౌంట్లో ఇప్పుడు ఫెస్టివల్ సీజన్ కాబట్టి నాకు డిస్కౌంట్లో వచ్చేసింది ఐ వాచ్ మళ్ళీ అన్ని రకాల కలర్స్ ఉన్నాయి అందులో నేను సిల్వర్ కలర్ వాచ్ని సెలెక్ట్ చేసుకున్నాను నేను ఒక డేట్ ఇచ్చాను ఆ డేట్ వరకు నాకు ముందుగానే వాళ్ళు ఆర్డర్ ఇచ్చారు ఇంటికి వచ్చి ఆర్డర్ చేసుకున్నందుకు వాళ్ళు పైసలు కూడా తీసుకోలేదు మళ్ళీ ఆ వాచ్లకి చార్జర్ వైర్లు టూ వైర్స్ ఇచ్చారు మళ్ళీ కొంచెం కూడా స్క్రాచెస్ కాకుండా డామేజ్ కాకుండా మరి ఆర్డర్ని డెలివరీ చేశారు ఆర్డర్ డెలివరీ అప్పుడు నేను చాలా విధాలుగా డౌట్ పడ్డాను టైం సెట్ చేసి ఉంటుందా ఉండదా అని వాళ్ళు ఆల్రెడీ టైం సెట్ చేసే ఇచ్చారు బ్యాటరీ కూడా మంచి పవర్ఫుల్ బ్యాటరీయే ఇచ్చారు మళ్ళీ బ్లూటూత్ కనెక్షన్ అవన్నీ యాప్స్ అప్లికేబుల్గానే ఉన్నాయి అవన్నీ అప్లికేషన్స్ ఫోన్ నుంచి వెళ్ళి ఈ ఐ వాచీ కనెక్ట్ చేసుకునే విధంగానే ఉన్నాయి నేను చాలా సంతోషంగా ఉన్నాను ఈ ప్రోడక్ట్ని ఆర్డర్ చేసుకున్నందుకు